హలో నమస్తే అండి కిషోర్ రెసిడెన్సీయేనా అండి సార్ మేం మా ఫ్యామిలీ అందరం కలిపి మేము ఆంధ్రాకి వద్దాము అని అనుకుంటున్నాం సార్ సో ఆంధ్రాలో చేసిన సార్ మేమనేది ట్వంటీ ఫిఫ్త్న వస్తున్నాం సార్ సార్ మేము ఎయిట్ మెంబర్స్ వరకు వస్తున్నాం సార్ అంటే మాకు కామన్ యాక్టివిటీస్ ఏం చేస్తారో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ అసలు ఏం చేస్తారు సార్ కామన్ యాక్టివిటీస్ ఏమున్నాయి సార్ చేయడానికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎయిట్ సార్ ఎయిటు ట్వంటీ ఫిఫ్త్న సార్ అహ లేదు సార్ లేదు సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ మీరు అనేది నాకు ఎంతవుతుందో అమౌంట్ కూడా చెప్తే ప్యాకేజీ చెప్తే నేను అమౌంట్ అనేది ఫోన్పే చేస్తాను సార్ మీకు నాకు షెడ్యూల్ అనేది నాకు సెండ్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్